తెలుగు మాట్లాడే వారికి ఇష్టమైన కొన్ని సాధారణ జోకులు ఏమిటి అంటే ఒక బండిలో ఒకతను వెళ్తూ ఉండగా పోలీస్ ఆపి వేస్తాడు పోలీస్ ఏమి అంటాడు అంటే నువ్వు ఎక్కడుంటావు అని అతనిని అడుగుతాడు అతను మా అమ్మ నాన్నతో అని సమాధానం ఇచ్చాడు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఎక్కడుంటారు అని అతనిని అడుగగా అతనేమో నాతోనే ఉంటారు సార్ అని చెప్పాడు పోలీస్ మీరందరూ ఎక్కడుంటారు అని అతన్ని అడిగారు తనేమో కలిసే ఉంటాం సార్ అన్నాడు మళ్ళీ పోలీస్ ఏమో ఒరేయ్ ఇంతకిే మీ ఇల్లు ఎక్కడ అని అడిగాడు అతనేమో రవిగాడి ఇంటి పక్కన అని సమాధానం ఇచ్చాడు పోలీస్ ఏమో వాడి ఇల్లు ఎక్కడ అనే మళ్ళీ అడిగాడు అతనేమో చెప్తే మీరు నమ్మరు సార్ అని అన్నాడు తిరిగి పోలీస్ చెప్పురా బాబు వింటాను అని చెప్తాడు తనేమో మా ఇంటి పక్కనే అని అన్నాడు ఇంకొక జోక్ ఏమిటి అంటే షుగర్ ఉన్న భార్యతో భర్త ఇలా అన్నాడు భర్త సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండే నేర్చుకోవాలి భార్యేమో ఈ విషయంలో అంతలా పొగుడుతున్నారు అని అడిగింది భర్తేమో ఒంటి నుండా షుగర్ ఉంది కానీ నోటి నుండి ఒక తీపి మాట కూడా రాదు అని చెప్పాడు ఇంకొక జోక్ ఏమిటి అంటే సుబ్బు చింటూ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు సుబ్బు ఏమో రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు దాంతో రోడ్డు మీదే పడుకున్న చింటూ అని చెప్పారు చింటూ మళ్ళీ మరి తెల్లవారిన తర్వాత తీసిందా అని అడిగాడు సుబ్బు ఏమో లేదురా తాగింది దిగింది అప్పుడే గుర్తుకు వచ్చింది నాకు అసలు పెళ్లి కాలేదని తాళం నా జేబులో ఉందని అని అన్నాడు మరియు తెలుగు మాట్లాడే వారికి ఇష్టమైన కొన్ని కథలు బాలమిత్ర కథలు పెద్దరాసి పెద్దమ్మ కథలు చందమామ కథలు విక్రమ బేతాలుని కథలు ఇవి తెలుగువారికి చిన్నప్పుడు చాలా ఇష్టమైన కొన్ని సాధారణ జోకులు కథలు